మేము పోలియో టీకా ఉపయోగిస్తాము ఈ పోలియో టీకా చిన్నారులలో వచ్చే పోలియో వ్యాధి నివారణకు ఉపయోగించే టీకా ఇది క్రియారహిత ఇంజక్షన్గా నోటి టీకా ఆ రెండు రకాలుగా ఉపయోగించబడుతుంది పిల్లలకు వచ్చే పోలియో వ్యాధికి పూర్తిగా టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది ఈ రెండు టీకాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలోని పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాయి